హలో రావుగారు ఉన్నారా అండి అదే మనకు ఎప్పుడు పంపించేలాగా మన సరుకులు పంపాలండి అది మీకు చ చెప్తాను అండి ఒక చెప్తాను ఉండండి ఒక నిమిషం అమ్మ లిస్టు పంపించమ్మ సరే అండి అది పంచదార రెండు కేజీలు అండి మినపప్పప్పు వచ్చి రెండు కేజీలు అండి దాంతోపాటు ఇడ్లి నూక మనకు ఒక అయిదు కేజీలు ఉంటుంది కదండి బస్తా కద్దర్ కద్ద కాటన్ దొరగారు అండి కాటన్ దొరగారిది ఐదు కేజి ఐదు కేజీలు పంపించండి దాంతోపాటు మనకి గుండ్లు కూడా ఒక రెండు కేజీలు పంపించండి వేరుశెనగ గుండ్లు అండి మినప గుండ్లు అంటే బాగా గుర్తు చేసారండి సాయి మినప గుండ్లు ఉంటాయి కదండి సాయి మినప గుండ్లు ఒకటి ఇప్పుడు మన సాబుదానా ఉంది కదండి అదే సగ్గుబియ్యం అంటాం మనం సగ్గుబియ్యం ఒక కేజీ పంపించండి అంటే అది ఒక కేజీ ఇది ఒక కేజీ పంపించండి అంటే మా వాళ్ళు సరే అండి అంటే ఒడియాలు పెట్టాలంటున్నారు మనకు ఒడియాలు పెట్టడానికి పెద్ద సగ్గుబియ్యం బాగుంటుంది అని చెప్తారండి ఇంట్లో వాళ్ళు మనకు ఒక కేజీ పంపించండి సరే అండి ఇంకా మనకు వచ్చి మనకు అవునండి పప్పులు కావాలండి అవును మనకు కందిపప్పు అండి కందిపప్పు అండి ఒక కేజీ అండి పెసరపప్పు పెసరపప్పు కావాలండి ఒక కేజీ అలాగే పచ్చి శనగపప్పు ఉందండి పచ్చి శనగపప్పు కూడా ఒక కేజీ కావాలండి పచ్చి శనగపప్పు అండి ఇంకా మనకి శనగపిండి అండి అది ఒక హాఫ్ కేజీ పంపించండి సరిపోద్ది ఆయిల్ పాకెట్స్ ఉన్నాయా మన దగ్గర సన్ప్లవరు సన్ప్లవరు ఒక కేజీ పాకెట్స్ కేజీ పాకెట్స్ వచ్చి మనకు ఒక త్రీ పంపించండి త్రీ అండి మనకు దాంతోపాటు మనకు పచ్చళ్ళలో వేసుకునే కారం ఉంటుంది కదండి ప్యాకెట్లు పచ్చడి కారం కూడా మనకు ఒక కేజీ పంపించండి అది ఒక కేజీ పంపించండి అవి అవి అవి కూడా అవికు అవి కూడా పంపించండి అవి కూడా మనకు టూత్ బ్రష్ వచ్చి ఒక ఫోర్ పంపించండి అవి దాంతోపాటు మనకు ఇవి ఉంటాయి సబ్బులు ఉంటాయి కదండి ఒంటి సబ్బు

సింథాల్ కావు అండి మనజు సింథాల్ చి సింథాల్ మనకు ఇది ఉంటాయి కదండి ట్వంటీ రూపీస్ ఉంటాయండి దానిపైన ఎంతో రేటు గుర్తులేదు అది ఒక ఫోర్ ఫోర్ ప్యాక్ సెట్సు ఉంటాయి కదండి ఫోర్ పే ఫోర్ ప్యాక్వి అవి ఒక రెండు సెట్లు పంపించండి రెండు సెట్లు పంపించండి రైస్ బ్యాగ్ వచ్చి మనకి రైస్ బ్యాగ్ కూడా కావాలండి సోనా మసూరి ఒక ట్వంటీ ఫైవ్ కేజీస్ది ట్వంటీ ఫైవ్ కేజీస్ది అవునండి ఇంకా ఏమి ఉన్నాయి

అవీ అదే డ్రింక్సు డ్రింక్సు పంపించండి డ్రింక్స్ వచ్చి ద లే టూ లీటర్స్ బాటిలు థమ్స్ అప్ ఒకటి ఒక స్ప్రైట్ ఒకటి పంపించండి షాంప్ షాంపు అవును షాంపు కూడా కావాలి మన హెయిర్ కలర్ కూడా ఏంటి టూ ప్యాకెట్స్ పంపించండి బిర్యానీ అంటే బిర్యానీ కూడా కావాలండి అవునండి ఈ మసాలా సరుకులు కూడా కొంచెం తెల్సు కదండి కట్టేయండి అవి నాకు ఇప్పుడు చెప్పడానికి ఇవి మావాళ్ళు చెప్పారు కానీ నాకు అంతగా గుర్తులేదు మీకు కొంచెం కట్టేయండి మిగతావి ఏమన్న ఉంటే మీకు చెప్తాను మళ్ళీ తిరిగి పంపిద్దురు కానీ అవునండి అవునండి మీకు చెప్పడం మర్చిపోయాను ఇదీ ఈ పూరీ పిండి ఉంటుంది కదండి చపాతి పిండి ఆ ప్యాకెట్సు ఒక కేజీ ప్యాకెట్సు ఒక రెండు పంపించండి అవి అయితే పంపించండి మెయిన్గా అది ఒకటి కో అట్ట కోడిగుడ్డు అట్ట ఒకటి పంపించండి మన దగ్గర డబల్ సొనా ఉందా అండి డబల్ సొన మాములువి ఉన్నాయండి సరే అండి మనకి ఇప్పుడు అంత రుచి అంటారా అండి నా నాటుకోడి గుడ్లు మీ దగ్గర ఏమైన దొరుకుతాయంటారా సరే అండి

అవునండి అవునండి ఆ లిక్విడ్స్ కూడా పంపించండి సరే అండి అది మొత్తం లిస్టు నాకు అమౌంట్ ఎంత అయిందో చెప్తే మీకు మేము మీకు రావుగారికి పంపిస్తాను ఒకవేళ ఆన్లైన్ అమౌంటు లోపట ఆన్లైను చేయమన్నా చేస్తాను లేకపోతే మీకు కుర్రోడ్ని పంపించినప్పుడు ఒకవేళ ఇస్తాను పంపిచేస్తే బిల్ అయితే

సరే అండి సరే అండి ఆ ర టైమ్కి నేను ఇంటిదగ్గర ఉంటే కనుక ఇప్పుడు అమౌంట్ ఇచ్చి పంపిచేస్తాను క్యా సరే అండి స సరే అండి సరే అండి సరే అండి అంటే బైటకి వెల్దాం అనుకుంటున్నాం అండి మేము కొంచెం మీరు ఎలా పంప్ మధ్యాహ్నం నుండి వెల్దామని అనుకుంటున్నాం మీరు పంపిస్తే ఈలోపు మేము సరే అండి ఉంటాను అండి